రోజు అంతటిలో నీరు నాకు చాలా అవసరం ఉంటుంది నేను నీటిని చాలా రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాను నేను ఇంట్లో నీళ్ళను ఇల్లు కడగడానికి లేదా ఇంట్లో పాత్రలు కడుక్కోవడానికి ఇంకా బట్టలు ఉతకడానికి సామాను కూరగాయలు కడగడానికి మరియు ఇంట్లో అన్నము కూరలు వండుకోవడానికి బియ్యం కడగడానికి కూరగాయలు కడగడానికి ఫ్రూట్స్ తిన్నప్పుడు వాటిని కడగడానికి ఇంకా మరియు స్నానం చెయ్యడానికి నీటిని వాడుతాము ఇంకా వాష్రూమ్ వెళ్ళడానికి ఇలా చాలా రకాలుగా నీటిని ఉపయోగిస్తుంటాము నీరు అనేది చాలా అవసరం తాగడానికి అయినా మనం స్నానం చెయ్యడానికి నీరు లేకుండా అసలు మనిషి భూమి మీద బతకలేరు ఎలాంటి మనిషే కాదు ఎలాంటి జంతువైనా కూడా నీరు లేకుండా భూమి మీద బతకలేదు పశువులకు కూడా మంచిగా స్నానం చెయ్యించడానికి నీళ్ళను వాడుతాము వాటికి తాగించడానికి మాకు ఉన్నటువంటి పశువులకు మేము రోజూ నీళ్ళు పెడతాము స్నానం చెయ్యిస్తాము ఇంకా మనుషులు అయితే చాలా రకాలుగా నీళ్ళను ఉపయోగిస్తూ ఉంటారు మనుషులైనా పశువులైనా ఎవరైనా సరే నీళ్ళు లేకుండా జీవించడం చాలా కష్టం ముఖ్యంగా మన భూమి మీద ఉన్న జీవరాసులు అందరికి కావాల్సింది నీరు నీరు లేకుండా మాత్రం ఎవరూ బ్రతకలేరు ఎక్కువగా ఎండాకాలలో నీరు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు నీరు ఎప్పుడైనా ఆరోగ్యానికి మంచిది నీరు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు జబ్బులపాలు కాకుండా ఆరోగ్యంగా ఉంటారు నీరు అనేది ఎక్కువ మోతాదులో తీసుకుని తాగాల్సి ఉంటుంది అలా తాగడం వల్ల అందరూ ఆరోగ్యంగా ఉంటారు నీరు ఎక్కువ తాగితే మంచిగా ఆరోగ్యంగా ఉండడంతో పాటూ ఫేసులో మంచి గ్లో కూడా ఉంటుంది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఇలా రోజూ నీళ్ళు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి రోజు అంతటిలో నీళ్ళు ఎవరికైనా ఎక్కువగా అవసరం ఉంటుంది ఇంట్లో వాడుకునే వాటికైనా బయట ఎక్కడ పనికి వెళ్ళినా మనం ఇల్లు కట్టుకోవడానికైనా కూడా నీరు లేకండా సిమెంట్ ఇసుకతో కలిపి ఇల్లు కట్టుకుంటాము ఇంకా ఇక్కడ ఏ పనికి వెళ్ళినా సరే పంట పొలాలు వెయ్యడానికి కూడా నీరే అవసరం నీరు లేకుండా ఎలాంటి పంటలు వెయ్యలేము ఎలాంటి ఇళ్ళు కట్టలేము ఏ పని చెయ్యలేము భూమి మీద ఫస్ట్ మెయిన్గా కావాల్సింది వాటర్ ఈ నీళ్ళు లేకుండా మాత్రం ఎవరూ ఏ పనీ చెయ్యలేరు నీరు అనేది చాలా ముఖ్యమైన విషయం భూమి మీద